మా ఇంట్లో పెంపుడు జంతువులు ఉన్నాయా అంటే మాది మా మాకు పెంపుడు జంతువులు అంటే చాలా ఇష్టం అండి అవి పిల్లులు కానీ లేకపోతే కుక్క పిల్లలు కానీ లేకపోతే ఇవే కాదండి ఆ చిలకలు కానీ ఇవి పెంపుడు జంతువులంటే చాలా ఇష్టం అండి మేము ఇప్పుడు వరకైతే ఫస్ట్ అయితే ఒక పిల్లిని పెంచుకునే వాళ్ళం తర్వాత ఏంటంటే కుక్కను పెంచుకుంటున్నాం దానితో పాటు ఇప్పుడు ఏంటంటే చేపలు పిచుకలు ఇవి కూడా మేమైతే పెంచుకోవడం జరుగుతుందండి ఇవన్నీ మీకు ఇష్టమా అంటే ఇవన్నీ కూడా మాకు చాలా ఇష్టమండి ఎందుకంటే ఇవి ఒక జంతువు అనేది ఏంటంటే ఒక స్నేహితుడికి మంచి ఒక బా బ బ ఒక మంచి స్నేహితుడు లాంటిదండి ఎందుకంటే మనకు ఎప్పుడైనా ఏదైనా కోపం వచ్చిన లేకపోతే మనకి ఎప్పుడైనా బాధ కలిగినా సరే వీట్లతో కొద్ది సమయం మనం మనం కొద్ది సమయం వీట్లతో గడపగలిగితే వాట్లన్నింటిని కూడా ఏంటంటే అవి మార్చేయగలవండి ఆ సంతోషాన్ని సంతోషం కింద వీట్లని మార్చేయచ్చండి మేమైతే ఈ పెంపుడు జంతువులంటే మాకు చాలా ఇష్టమండి ఫస్ట్ మేము పెంచుకున్న పిల్లి పేరేంటంటే సిరి అండి ఆ పిల్లి పేరు అది చనిపోయిన తర్వాత ఏంటంటే మా పెద్దబ్బాయి వెళ్ళి ఒక కుక్క పిల్లను తీసుకొచ్చాడు ఆ కుక్క పేరు ఏంటంటే స్కైప్ అనమాట అది ఇప్పుడిక్కూడా ఉందండి అది అది దాని పిల్లలు ఉన్నాయి మా దగ్గర ఇప్పుడు అది అయితే లేదు లేదండి చనిపోయిందది దాంతో కూడా మా చిన్నప్పుడు చాలా ఏంటే చాలా సరదాగా ఉండేదండి ఇవన్నీ ఇంట్లో అలా తిరుగుతూ ఎప్పుడైనా అక్కడ కొంచం కొంచం ఖాళీ సమయం దిరికినప్పుడు వాట్లితో ఆడుకోవడం కానీ వీట్ల వల్ల ఒక డ్రాబ్యాక్ అనేదేంటంటే అండి మనం ఎక్కడికైనా అందరం కలిసి వేళ్ళేమండి ఎందుకంటే వీట్లనోక్కన్నే ఇంట్లో వదిలేసి వెళ్తే మళ్ళీ మనకి బాధ కలుగుతుంది అయ్యో అదొక్కటే ఇంట్లోనే ఉంది కదా అని చెప్పి ఉంటాయండి ఇవన్నీ ఎందుకంటే నాకు జంతువులంటే చాలా ఇష్టమండి ఇవే ప్రతి జంతువు ఇష్టము ఎందుకు పెంచుకుంటున్నారంటే చెప్పాను కదండీ వాట్లపట్ల వాటి పట్ల మాకున్న ఇష్ట భావంతో వాట్లమీద మేమైతే పెంచుకోవడం జరుగుతుందండి